నేను మొన్న దసరా ఆఫర్ లో నేను ల్యాప్టాప్ తీసుకున్నాను ఆ ల్యాప్టాప్ ఏంటంటే వివో బుక్ ఆసీస్ ల్యాప్టాపు ఆ ల్యాప్టాపు ఆఫర్ లో నాకు నలభై వేలికే తక్కువ ధరలో వచ్చింది ఆ ల్యాప్టాప్ నాకు చాలా నచ్చింది నేను అంత తక్కువ ధరలో వచ్చినందుకు అన్ని సదుపాయాలు ఉండి నేను చాలా సంతోషించాను ఆ ల్యాప్టాప్ చార్జింగ్ కూడా చాలా వేగంగా ఎక్కుతుంది బాగా పనిచేస్తుంది నాకు అది చాలా ఉపయోగపడుతుంది నేను ఎక్కువ సేపు దాంతో పని చేసుకోగలుగుతున్నాను